స్కూల్లలో ఫేర్వెల్ పార్టీలలో మరియు కాలేజీల్లోను ఫెస్టివల్ పార్టీస్ లేదా ఏదైన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా ఫ్రెండ్స్ ఒక అయిదుగురం సమూహంగా కలిసి భారత దేశ స్వతంత్ర చరిత్రకారులు ఒక పాదరిలో పాదరిలో నాట్య రూపంలోనూ డ్యాన్స్ రూపంలో చేసి చూపించడం లేదా స్టేజి మీద మనిషి ఒక పాత్రను యుద్ధాల మీదగా యుద్ధాలు చేసి చూపించడం లేదా స్పీచ్ ద్వారా తెలియచేయడము లేదా డ్యాన్స్ రూపంలో లేదా నృత్యకార రూపంలో వేసి సాంస్కృతిక విలువలు పెంపొందించడం మరియు స్వాతంత్ర విలువలు పెంపొందించడము అలాగే జబర్దస్త్ పోటీల్లో జబర్దస్త్ లాంటి సీన్లో మేము ఒక అయిదుగురం ఆరుగురం సమూహంగా కూడి అక్కడ కామెడీను హాస్యం సీనుల ద్వారా నటించడం లేదంటే ఒక సినిమా నుంచి ఒక పాట ఏదైనా ఒక ఆరుగురం గ్రూప్ సాంగ్ తీసుకోని భారత మాత వందేమాతరం గ్రూప్ సాంగులుగా తీసుకోని డ్యాన్స్ వేయడము మరియు ఒక వాటి గురించి లేదా ఒక ఏదన్నా ఒక సన్నివేశం ఘట్టం యుద్ధం లేదా మగధీరంలోకి ఒక యుద్ధం లాగ చేసి అది చేయడమో రైతు యొక్క గొప్పతనం రైతు చేసిన కష్టాల పని కష్టాల్లో మరియు ఆత్మాలు చేస్కున్న కష్టాలు ఇలాగ ఒక ఈ పది మంది ఒక గ్రూపుల్లా కూడి వారిని స్టేజి మీద నాట్యం చేయడము ఇట్లాగా సమయం కొద్దీ మేము చేసేవాళ్ళం